వంట స్ మొదలుపెట్టే ముందు నేను ముందుగా కూరగాయలను శుభ్రంగా కడిగి కోసి పెట్టుకుంటాను అదేవిధంగా ఇందులో వేయడానికి జీలకర్ర ఆవాలను ఎండుమిరపకాయలు పప్పు దినుసులు ఒక దాంట్లో పెట్టుకుంటాను గార్నిష్ కోసము నేను కొత్తిమీర కూడా తురిమి పెట్టుకుంటాను ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకుంటాను ముందుగా కర్రీ అండే ముందే నేనివన్నీ ప్రిపేర్డ్గా పెట్టుకుంటాను ఆయిల్ కూడా ఒక బౌల్లో తగినంత తీసుకొని పెట్టుకుంటాను అదేవిధంగా ఇంకొక బౌల్లో దా సరిపడా ఉప్పు తీసుకొని పెట్టుకుంటాను ఇంకొక బౌల్లో పసుపు ఒక బౌల్లో జ జింజర్ పేస్టు ఇంకొక బౌల్లో మసాలా పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకుంటాను ఇవన్నిటిని ముందుగా రెడీ పెట్టుకున్న తర్వాతనే నేను వంట గ్యాసు వెలిగించే ముందే ఇవన్నీ రెడీగా లేదు ఉన్నాయా లేదా అని చూసుకుంటాను ఆ తర్వాత మాత్రమే నేను వంట మొదలు పెడతాను ముందు ఫ్రెష్ అయిన కూరగాయలు మార్కెట్ నుండి తెచ్చుకొని అవి నీటుగా కడిగిన తర్వాత మాత్రమే వాటిని కట్ చేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసిన తర్వాతనే నేను వంట మొదలు పెడతాను